నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అది మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు వద్దు ఎందుకు చదువుకో పాటల వైపు ఎందుకు అంటే పాటల అంటే సినిమా పర్పస్ అదంతా వస్తుంది కదా అవంతా ఎందుకు చదువుకో అన్నారు బట్ మా తమ్ముడు మా చెల్లి మా అక్క మా అన్నయ వీళ్ళ సపోర్ట్తో నేను పాడడం నేర్చుకొని పాడుతా పాడుకుంటున్నాను మా అమ్మోళ్ళు వద్దన్నా మా తమ్ముడు వీళ్ళు చేసిన సపోర్ట్తో నాకు పాటల మీద ఉన్న ఇష్టం మొత్తం నేను పాట రూపంగా పాడి అందరికి చుపించాలనుకుంటున్నాను పాటలు పాడడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకు ఇష్టమే మీకు ఇష్టమే అంటే కొంచెం నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట చిన్నప్పుడు నుంచి నేను గొప్ప సింగర్ అయిపోవాలి అలాంటివన్ని అనుకునే దాన్ని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో కొన్ని ఇయర్స్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవన్ని అప్పుడుదాకా వద్దన్నారు ఆ తర్వాత మా తమ్ముడు మా అక్క మా అన్నయ వాళ్ళందరూ సప్పోర్ట్ చేయడంతో నేను పాడగలుగుతున్నాను వాళ్ళు సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఈ స్టేజిలో ఉండేదని కాదు వాళ్ళు చేసినందుకువాళ్ళు అలా చేసి అదే హెల్ప్ చేసినందుకు నేను నాకు పాటల మీద ఉన్న ఇష్టం మొత్తం కలిపి పాడుతున్నాను